నాకు చాలా బాగా నచ్చిన ప్రోడక్ట్ ఏజెంట్ అలోవెరా జెల్ అలోవెరా జెల్ అంటే నాకు చాలా ఇష్టం అది ఎప్పుడైతే మనము మన బాడీకి అప్ల్య్ చేసుకుంటామో అది చాలా ఈజీగా అప్ల్య్ అయిపోతుంది అబ్సర్వ్ అవుతుంది కూడా నాకు ఎప్పుడైనా స్కిన్ డిసీజెస్ వచ్చినా కానీ ఏదైనా దురదలు మంట ఎక్కడైనా అనిపించినా ఈ అలోవెరా జెల్ అన్నది అక్కడ నేను అప్ల్య్ చేసినప్పుడు చాలా చల్లగా అనిపిస్తుంది అండ్ కొన్ని రోజుల తర్వాత అది నయమైపోతుంది ముఖం పైన ఈ పింపుల్స్ వచ్చేవి కాని తలపైన చుండ్రు ఉన్నా కానీ మన హెయిర్ ఫాలింగ్ ఏదైనా జరిగినా కానీ మనం ఈ అలోవెరా జెల్ని యూస్ చేసినప్పుడు అది చాలా బాగా ఉపయోగపడుతుంది ఏ దానికన్నా కానీ చర్మానికి కానీ జుట్టుకి సంబంధించిన మన ఫేస్కి సంబంధించిన ఏ దానికైనా ఈ అలోవెరా జెల్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది నేనైతే దీన్ని ఒక త్రీ మంత్స్ నుంచి వాడుతున్నాను నా ఫేస్ పైన చాలా మొటిమలు అంతే కాకుండా ముఖం కమిలి పోయుండేది అంటే ఎండకి తిరిగినప్పుడు మనకి ముఖమంతా కమిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా మనం ఇంటికి వచ్చినప్పుడు అలోవెరా జెల్ని యూస్ చేస్తే చల్లగా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత మన ముఖం మనకే మెరుగ్గా కనిపిస్తుంది షైనీ షైనీగా చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ నేనిదే నేనే కాకుండా మా సిస్టర్కి మా చెల్లెలకి కూడా ఇది రెఫర్ చేసాను ఇది మీరు వాడండి వాడి చూడండి ఒక్కోసారి చాలా బాగా ఉంటుంది ఒక త్రీ మంత్స్ వాడితే చాలు ఎన్ని ఉన్నా కానీ మనకి హెయిర్కి సంబంధించి చర్మంకి సంబంధించి ఏది ఉన్నా గానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని వాళ్ళకి చెప్పాను అది వాళ్ళు కూడా వాడి ఒక వన్ మంత్ అవుతుంది వాళ్ళు వాడి నాకు చెప్పారు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది వాసు నువ్వు వాడిందే కాకుండా మాక్కూడా చెప్పావ్ మేమ్ ఇంకొక ఇద్దరికి చెప్పాము ఇది చాలా బాగా ఉంది అని చెప్పారు నాకు చాలా ఇష్టమైంది ఒకటే అది అలోవెరా జెల్ మీకు